సార్ నేను బస్లో వెళ్తుండంగా ఒక దొంగ నాది హారం కొట్టేసిండు సార్ అవును సార్ డీటైల్డ్గా అంటే రెండు మొఖానికొక మొఖం చూస్తే గుర్తుపట్టగలుగుతా సార్ నేను నేను సంగారెడ్డి నుండి హైదరాబాద్కెళ్తున్నా సార్

అవును సార్ లేదు సార్ బ్యాగ్ అక్కడ మీద సెల్ఫ్లో పెట్టమన్నారు దాంట్లో పెట్టా అసలు అదే బస్లో చాలా జనాభా ఉండేసరికి దానిమీద పెట్టమని సహకరిస్తే నేను దానిమీద పెట్టా కంప్లైంట్ తీసుకోండి సార్ నా పేరు వినయ్ సార్

సంగారెడ్డి సార్

సరే సార్

చాలా లావుగా ఉంటాడు సార్ నల్లగా ఉన్నాడు మళ్ళీ గుండుతో ఉన్నాడు

చెప్పండి సార్ అది చాలా విలువైన వి విలువైన హారం సార్ దాని ఖరీదు మూడు లక్షలుంటుంది సార్ అవును సార్ నే అది మా దోస్త్ వివాహం కోసం ఖర్చు పెట్టి చేయించుకున్నాను సార్ ఆ పని మీదనే వెళ్తుండగా దొంగతనం జరిగింది సార్ సరే సార్ సరే సార్ సరే సార్